వంట చేయడం ఎప్పుడు అంటే సో నేను మార్నింగ్ లేచిన వెంటనే నా చేయవలసిన చిన్న చిన్న పనులు అన్నీ క్లీన్ చేసుకుని బ్రష్ స్నానం చేసిన తర్వాత వంట స్టార్ట్ చె స్టార్ట్ చేస్తాను సో అలాగే వంటలో తొలి అనుభవం ఏంటంటే ఫస్ట్ నేను చికెన్ ట్రై చేసాను సో అప్పుడు చికెన్ వండేటప్పుడు అయితే కొంచెం నాకు వాట్ ఈస్ వాట్ అని తెలియదు సో అప్పుడు ఆయిల్ ఎంత వేయాలి కారం ఉప్పు తగిన మసాలాలు కొన్ని వేసేదానికంటే ఎక్కువ వేసాను రుచి ప్ర రుచికి రుచిప్రకారంగా పోల్చుకుంటే పర్లేదు అనిపించిన సరికి కొంచెం తిన్న తర్వాత మాత్రం కొంచెం అల్సర్ రావడానికి దోహదపడింది